ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే బ్యాంక్లు లోన్స్ కానీ భీమాలు కానీ లేదా డ్వాక్రా కానీ డ్వాక్రా మహిళలకి డ్వాక్రా కానీ ఇవ్వడం వల్ల వాళ్ళ కొంచం వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతున్నాయి అలాగే డెబిట్ చేసుకోవడానికి డెబిట్ కార్డ్ క్రెడిట్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్ ఇచ్చారు అలాగే ఈ ఏటీఎం కార్డు ఇచ్చి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇచ్చారు అలాగే బ్యాం బ్యాంక్ బుక్ బ్యాంక్ అక్ బ్యాంక్ బుక్కు మనం సేవింగ్స్ చేసుకోవడానికి బ్యాంకు ఎంత ఎంత సేవ్ చేసుకుంటున్నామా అని ఎంటర్ చేస్తారు అలాగే మనకేమైనా లోన్ కావాలంటే మనం ఏమైనా చైన్ కానీ ఎమన్నాపెట్టుకుని లోన్ తీసుకోవచ్చు అలాగే ఇల్లు పెట్టుకుని లోన్ తీసుకోవచ్చు అలాగ బ్యాంకు చాలా అం చాలా ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పెట్టుబడులు పెట్టుబడి పెట్టి దానికి దాన్ని విడు పెట్టుబడి పెట్టి మనం డబ్బులు తీసుకో మనం పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం కానీ లేదా మనమేమైనా ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇలాగ ఇల్లు తాకట్టు పెట్టుకొని మనకి లోన్ ఇస్తున్నారు ఇలాగ చాలా హెల్ప్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే మనకి అప్పు అప్పు అప్పురా అప్పు పడిపోదు అలాగే మనకి డబ్ డబ్బులు వేస్ట్ అవ్వవు అలాగే మనకి మనవి మన ప్రాపర్టీస్ మనకలాగే ఉంటాయి మనం లోన్ కట్టుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అదే లోన్ కట్టకపోతే అదే పెద్ద ప్రాబ్లం అయిపోయి ఆ ఇల్లు ఉంచేసుకోవడం లేదా ఏదైనా చేస్తారు అలా ఇంకోటేంటంటే డ్వాక్రా మహిళకి మహిళలకి స ఇలాగ వీళ్ళకి మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అని చెప్పి ఉంచి అలా వాళ్ళకి లక్షన్నర లేదా రెండు లక్షలు ఈ డ్వాక్రా మహిళకి డ్వాక్రాలో సి డ్వాక్రాల లోన్ ఇవ్వడం వాళ్ళు నెల నెల ఇంత కట్టుకోవాలి అని చెప్పేటట్టు ప్రొవైడ్ చేయడం వాళ్ళ అప్పులు తీరుతాయి దాని వల్ల ఇలా బ్యాంకు చాలా అంటే చాలా ప్రొవైడ్ చేస్తుంది అలాగే భీమాలు ఇంకా రుణాలు ఇవ్వడం ఇలాంటివి చాలా అంటే చాలా చేస్తుంది బ్యాంక్లు